మా రాష్ట్రంలో మా సంస్కృతిని వారసత్వాన్ని కాపాడడానికి సంరక్షించడానికి తెలుగు అయితే చాలా పా ముఖ్యమైన పాత్రలు అయితే పోషిస్తుంది ఎందుకంటే మా రాష్ట్రంలో మేము తెలుగు భాషను ఎక్కువ వాడతాము ఎక్కడ మనం ఏమేమి ఏ ఎక్కడకి వెళ్ళినా సరే మా మా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ రెండు చోట్ల కాకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే నే తెలుగు వాళ్ళు ప్రతి ఒక్క చోట ఉంటారు అలాగే మా సంస్కృతిని తెలుపడానికి కూడా తెలుగు చాలా దోహదపడుతుంది అలాగే ఇంకా ఏంటంటే మా సంస్కృతి సంక్రాంతి పండుగలు కానీ అలాగే దేశ పండుగలు అదే మా రాష్ట్ర పండుగలవి ఏదైనా సరే తెలుగు ఆ ఉపయోగపడుతుంది అలాగే ముఖ్య పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుగు భాషను వాడుతారు ప్రతి ఒక్కరు వేరే ఏ చోట ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి వేరే వాళ్ళతో మాట్లాడడానికి ప్రతి ఒక్క చోట తెలుగు భాషను అయితే వాడుతారు ప్రతి ఒక చోట ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నారు